నాకు తెలిసిన మతపరమైన ప్రదేశాలు ఒకటి మసీదు రెండు చర్చి మూడు దేవాలయాలు ముస్లిమ్స్ మసీదులో నమాజ్ చేస్తారు చర్చిలో క్రైస్తవులు ప్రార్ధన చేస్తారు అలాగే హిందువులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి దేవాలయాలకు వెళుతు ఉంటారు క్రైస్తవులు క్రిస్మస్ని జరుపుకుంటారు ముస్లిమ్స్ రంజాన్ బక్రీద్ ఈద్ లాంటి పండుగలను జరుపుకుంటారు అలాగే హిందువులు వినాయక చవితి ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం దసరా లాంటి పండుగలు జరుపుకుంటారు ఓకే సార్